విద్యావంతులైన యువకులు ఈ సమయంలో ఎందుకు ఎక్కువగా వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారంటే ఇప్పుడున్న ప్రస్తుత కాలానికి ఎక్కడ చూసినా ఎవరు చూసినా చదువుకోగలుగుతున్నారు జాబ్స్ తక్కువ అవుతున్నాయి జాబ్స్ తక్కువ అవ్వడం వల్ల విద్య చదువుకున్న వారు ఎక్కువ ఉండడం వల్ల ఈ యువకులనేవాళ్ళు వ్యవసాయం వైపు వెళ్ళ సాాగుతున్నారు ఇంకొక కారణం ఏమిటంటే వాళ్కు సరిగ్గా ఆంగ్ల భాషలో ఆంగ్ల భాష రాకపోవడం వల్ల వారికి ఆ ఇండస్ట్రీకి తగిన స్కిల్స్ లేకపోవడం వల్ల విద్యావంతులైన యువకులు ఇటీవల వ్యవసాయం వైపు ఎక్కువ మొగ్గు చూపడానికి గల కారణం